హలో నమస్కారమండి మేము మేము ఎన్ఆర్ఐ కాలేజ్ నుంచి మాట్లాడుతున్నాము మీది ఇంటర్ సెకండ్ ఇంటర్ సెకండ్ ఇయర్ అంట అయ్యింది కదా మీరు ఎంపీసీ చదివారు దాంట్లో మార్కులు కూడా బాగానే వచ్చాయి నైన్ తొమ్మిది వందల పద్నాలుగు వచ్చాయి మీరు నెక్స్ట్ అంటే ఇక ఇంటర్ తరవాత ఏం చదవాలని అనుకుంటున్నారు అంటే మేము కౌన్సిలర్స్ అండి అంటే కాలేజ్ వాళ్ళ దగ్గర నుంచి మీ మీ గురించి అంతా తెలుసుకుని మీకు ఫోన్ చేస్తున్నాము అయితే మేము ఎందుకు చేస్తున్నామంటే మీరు తరవాత భవిష్యత్తులో ఏం చదవాలని అనుకుంటున్నారు మీ భవిష్యత్తు యొక్క బీటెక్ జాయిన్ అవుదామని అనుకుంటున్నారా అయితే ఏ బ్రాంచ్ జాయి జాయిన్ అవుదామని అనుకుంటున్నారు ఆ అదేనండి ఈసీఈ ట్రై చేయొచ్చు కదా అండి అంటే ఈసీఈ ట్రై చేస్తే ఏంటంటే మొత్తం ఎలక్ట్రికల్గా కాని తరవాత మాట్లాడడంలో బాగా ఫ్లూయెంట్గా ఉంటుంది కంప్యూటర్స్ చదివితే ఏంటంటే ఆ బ్రాంచ్ చదివితే ఏంటంటే మనకి ఓన్లీ కంప్యూటర్స్ ఎలా ఎలా పనిచేస్తాయో ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజస్ ఉంటాయి కదా సి జావా పైతాన్ అలా వాటి గురించి చెప్తారు కాకపోతే కానీ ఈసీఈలో ఏంటంటే ఆ వాటితో పాటు మనము ఎలా మాట్లాడాలి అవతలి వాళ్ళతో ఎలా బాగా మాట్లాడాలి అని కూడా నేర్చుకోవచ్చు రేపొద్దున ఉద్యోగాలకు కూడా ఈసిఈ అనేది ఇప్పుడు బాగా ప్రధానమైనది కదా మరి చేరతారా ఈసీఈ బ్రాంచ్లో అదేనండి అదేనండి ఆ మా కాలేజీలో అయితే క్రమశిక్షణ బాగా ఉంటుందండి అంటే ఎలా అంటే అమ్మాయిలు అబ్బాయిలు మాట్లాడుకోకూడదు అంటే క్లాసులు జరుగుతున్నప్పుడు ఐడి కార్డ్ లేకపోయిన వాళ్ళకి శిక్ష ఉంటుంది అలా వుం అంటే మొత్తం క్రమశిక్షణగా ఉంటుంది అంటే మనిషికి కావాల్సింది కూడా క్రమశిక్షణ కావాలి కదా ఫస్ట్ అలాగ మరి మీరు ఏమనుకుంటున్నారు

ఆ అదేనండి మా మన ఎన్ఆర్ఐ కాలేజ్తో పాటు ఇంకా ఆంధ్రప్రదేశ్లో చాలా ఉన్నాయి ఎలా అంటే యూనివర్సిటీస్ శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీ కేఎల్ ఏంటండి అంటే అది జేఎన్టియు కాకినాడ యూనివర్సిటీ కింద వస్తుందండి

ఫీజులు కూడా ఇతర కాలేజీలతో పోలీస్తే చాలా తక్కువ అండి ఇక్కడ కాకపోతే ప్లేస్మెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్ కూడా బాగా ఉంటాయి ఎక్కువ గత పోయిన సంవత్సరంలోనే తొమ్మిది వందల పదహారు మందికి క్యాంపస్ ప్లేస్మెంట్స్లో అర్హత అయ్యారు ఉద్యోగానికి తొమ్మిది వందల పదహారు మంది అర్హులు మీరు కూడా జాయిన్ అయితే మీకు క్యాంపస్ ప్లేస్మెంట్ అంటే మీకు బాగా సరైన శిక్షణ అందించి ఉద్యోగానికి సరిపడా నైపుణ్యాలన్నీ ఉంటాయి మా కాలేజీలో చేరితే మరి మీరు ఇంట్లో మాట్లాడి అంటే ఇంటర్ అయిపో అంతేనండి ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఇంజనీరింగ్లో జాయిన్ అవ్వాలంటే ఏంసెట్ రాస్తే చాలు కదా ఎంట్రన్స్ ఎగ్జామ్ బాగా అదొక్కటి రాస్తే మీరు సియస్ఈ జాయిన్ అవుదామని అనుకుంటున్నారా అలా అయితే ఒక పది వేల లోపు ర్యాంక్ వస్తే మీరు మా కాలేజీలో జాయిన్ అవ్వొచ్చండి సియస్ఈ అది ఈసీఈ కావాలనుకుంటే ఒక అరవై వేలు అలాగ అరవై వేలు లోపు వస్తే అవును మీ క్యాస్ట్ ఏంటండీ బీసీడిఆ మీకు అయితే కొంచం డెబ్బై వేలు దాకా ఉంటుందండి

ఎంసెట్ ఎంసెట్ ఎగ్జామ్స్ ఎప్పటినుంచండి నెక్స్ట్ మంతా ఓకే సరే అండి బాగా చదువుకోని ఎగ్జామ్స్ బాగా రాయండి మా కాలేజ్లో జాయిన్ అవ్వండి ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే ఒకసారి మాకు ఫోన్ చెయ్యండి ఓకే